నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది ఆన్లైన్లో కొన్నాను అయితే అది చూడడానికి ఫొటోస్లో కానీ దాని రేటు కానీ అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసి వెంటనే నేను ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది అది అదెప్పుడు వస్తుందా దాన్ని ఎప్పుడు చూద్దామా అది ఎలా ఉంటుందా అని చెప్పి నేను చాలా అనుకున్నాను సరే అయితే ఒక అయిదు రోజుల తర్వాత నేను ఆర్డర్ పెట్టిందే నాకు వచ్చింది దాన్ని చూసేసరికి అసలు నేను పెట్టింది ఒకటైతే అది చాలా చూడగున్ చూడడానికి చాలా అసభ్యకరంగా ఉంది అంటే నేను నేను చూసిన దానికి దీనికి అసలు సంబంధం లేదు అలాంటి క్వాలిటీ లేకుండా దాని క దాని రంగు కూడా మారిపోయి ఉంది అంటే బాగా డల్ కలరు ఎలా అంటే పాడైపోయిన దాని లాగా అది అంటే అది వ్ వాడేసి వాడేసిందంటారు చూడండి ఆ టైప్లో ఉంది అది అసలు నేను పెట్టిన దానికీ దీనికి అసలు సంబందం లేదు ఏంటిదిలా ఉందని చెప్పి నేను వెంటనే తిరిగి పెట్టేసాను అది వెంటనే ఆ తీసేసుకున్నారు ఆ విధంగా నాకదనేది చాల నెగటివ్ ఎక్స్పీరియన్స్ లాంటిది